పశువులతో నా బంధం చాలా బాగుంటుంది నాకు వాటిని పరిచయం చేయడం పరిశోధించుకోవడం మరియు వాటిని మన గృహాలు పరిచయం ఉంటాయి నాకు పశువుల సంగతి చాలా ఆనందంగా ఉంటుంది మరియు వాటిని సౌకర్య పడగలను పశువులకు పేరు పెట్టడం చాలా సాధ్యం సమయంలో వాటిని చూసుకోవడం మరియు వాటికి పేరు పెట్టి కొనసాగాను మరియు నాకు పశువులు ఒక విశేష పేరుగా ఉంటుంది వాటిని మాకు అడుగు అడుగా మార్చాలని నమ్ముతున్నాము పశువుల సంగతి మన కుటుంబంలో వెలువడటం మరియు అవ్వన్నీ చూస్తాం వాటిని పని చేయడం గాని పట్టుకుని ఆడటం అవన్నీ వాటికీ సరిపడా ఆహారం పెట్టటం వాటితో కాస్తా సమయంని ఆనందించడం చాలా ముఖ్యం పశువులతో నా బంధం ఒక ప్రత్యేక అనుభవం మరియు సంబంధం ఉంటుంది నాకు పశువులతో ఒక ప్రత్యేక బంధం కూడా ఉంటుంది వారికి పేరును నేను పెడతాను కాబట్టి నాకు వారిని పేరు పెట్టి పిలవడం అలవాటు పశువులకు పేరు పెట్టడం అనేది బహుళ సాధ్యం మరియు నాకు వారిని వివరించే వాటిని అర్ధించేందుకు చూస్తాను వాటిని అర్ధం చేసుకునేందుకు సమయం గడుపుతాను మరియు వాటితో స్నేహంగా ఉండేదుకు ఆనందిస్తాను మరియు వాటిని వారిని వాటిని మాట్లాడేందుకు ఒక సమయం ఇస్తాను నాకు పశువుల సంగతి ఆనందంగా ఉంటుంది మరియు వాటికీ ఒక మంచి జీవితాన్ని ఇవ్వటం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది